భారతదేశంలో కొన్ని ముఖ్యమైన ల్యాండ్ మార్కులు పర్యాటక ఆవర్షకాలు ఏమిటో మనం ముందుగా తెలుసుకుందాం భారతదేశంలో మనం అతి ముఖ్యంగా పర్యాటించిన ప్రదేశాలు ఏమిటంటే అనంత పద్మ స్వామి టెంపుల్ అనంత పద్మ స్వామి టెంపుల్ అనేది కేరళలో ఉంది ఈ టెంపుల్ని మనము ముఖ్యంగా పర్యాటించిన ప్రాంతంగా మనము చెప్పుకోవచ్చు అలానే ఆంధ్రప్రదేశ్లోని తిరుమల టెంపుల్ అంటే తిరుమల గుడిని కూడా మనము ప్రత్యేకంగా ఎంతో వీక్షించవలసిందిగా పర్యాట పర్యాటించవలసిన ప్రదేశంగా మనము చెప్పుకోవచ్చు అలానే ఇంకొకటి కూడా ఉందండి శ్రీశైలం కాణిపాకం విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఇలాంటి ప్రదేశాలను మనము ముఖ్యంగా పరిశీలించాలి వీక్షించాలి ఆస్వాదించాలి అలానే హైదరాబాదులోని చార్మినార్ ఇలాంటి ప్రదేశాలు కోయంబత్తూర్ గుజరాత్ అహ్మదాబాద్ గాంధీనగర్ కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో రకాల ముఖ్యమైన ప్రదేశాలను మనం వీక్షించాలి అలానే చూడాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు